చెప్పండి అవునండి

ఓకే అండి ఓకే అండి అలాగే అండి

ఓకే అండి టూరిస్ట్లో వచ్చి బాగా మనకు పాండిచ్చేరి అండి చాలా బాగుంటుంది అక్కడ అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు అక్కడ కాసేపు స్టే చేయడానికి కూడా బాగుంటుద్ది ఇంకా అటు నుంచి వచ్చి ఇంకా రిసార్ట్స్ కూడా ఉన్నాయ్యండి బీచ్ పక్కన చా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా

ఓకే అండి ఏసీ ఉంది నాన్ ఏసీ రెండు ఉన్నాయండి త్రీ థౌసండ్ పడుతుంది అండి ఏసీ గదికి వచ్చి బాగానే ఉండిద్ది అండి అంతా కొంచం ఫుడ్డు విషయంలో కానీ అక్కడా కాసేపు స్టే చేయడానికి కానీ ఈవినింగ్ కానీ సో బాగుంటుంది అండి చాలా బాగుండిద్ది టూ డేస్ అండి సిక్స్ థౌసండ్ పడుద్ది అండి

చాలా బాగుంటుంది అండి అంతా అసలు మనకు అక్కడ కంటే ఇక్కడ బాగుంటుంది ఫుడ్డు చాలా బాగుంటుంది అసలు

ఉందండి అన్నీ విధాల మీకు అన్నీ సౌకర్యాలు ఉన్నాయి అక్కడ చాలా బాగుంటుంది కనిపడుద్ది అండి కనపడుద్ది మనం పైకి మేడ మీదకు వెళ్ళి చూస్తే చాలా బాగా మొత్తం కనపడుతుంది ఉన్నాయండి ఉన్నాయండి బయట స్విమ్మింగ్ ఫూల్ ఉంది చాలా అన్ని అరేంజ్ చేశారు టే డిన్నర్ చేయడానికి కానీ లంచ్కి మొత్తం బాగుంటుంది అండి చాలా బాగుంటుంది ఓకే అండి చెప్తాము ఇలా ఉంటుంది ఓకే అండి ఓకే అండి థ్యాంక్స్